హలో శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ గారేనా మాట్లాడేది నమస్తే మేడం అంటే మా బాబు సెక్షన్ ఏ మేడం ఇంగ్లీష్ మీడియం మేడం బాబు పేరు సిద్ధు మేడం అంటే బాబు ఇప్పుడు మేము ఫైవ్ డేస్ మేము ఇలా ఊరు వెళ్తున్నాము మేడం మేము చెన్నై వెళ్తున్నాము మేడం అవును మేడం రేపు మేము రేపటి నుంచి వెళ్తాము మేడం అంటే ఇది కన్ఫర్మేషన్ కోసం ఇపుడేమన్నా లెటర్ ఏమన్నా రాయాలా మేడం మీకు సరే మేడం అంటే ఆ టైమ్కి వచ్చేస్తాము మేడం అబ్బాయిని ఆ టైమ్కి ఎలా చదువుతాడు మ్యామ్ మా అబ్బాయి ఖచ్చితంగా మేడం చెప్తాను మేడం ఓకే మేడం ఖచ్చితంగా మేడం ఓకే మేడం పెడతాను మేడం మీకు ఓకే మేడం ఓకే కొంచెం బాగా మీరు కూడా బాగా చెప్పండి మేడం ఓకే మేడం ఖచ్చితంగా నేను చేసుకుంటాను థ్యాంక్ యూ మేడం